హలో హలో గుడ్ మార్నింగ్ సార్ సార్ నా పేరు జిలాన్ భాషా అదే ఈనాడులో మీ క్లాసిఫైడ్ చూసాను యాడ్ అందుకని ఫోన్ చేసాను సార్ నేను బీటెక్ చేసాను సార్ అవును సార్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సార్

నేను టూ థౌజండ్ ఫోటీన్లో పాస్ అయ్యాను సార్ అవును సార్ ఎక్స్పీరియన్స్ అంటే ట్యూటర్గా చేసాను సార్ కొన్ని రోజులు యాక్చువల్గా టూ థౌజండ్ ఫోటీన్లో బీటెక్ అయిపోయిన తర్వాత ఒక ఫిఫ్టీన్ వరకు అంటే వన్ ఇయర్ వరకు మా ఫాదర్ది వ్యాపారం గోల్డ్ షాప్ది అక్కడ వర్క్ చేసాను దాని తర్వాత నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యాను బ్యాంక్కి రైల్వేస్కి సో అది అంటే చాలా చాలా సార్లు మెయిన్స్ ప్రిలిమ్స్ ప్రిలిమ్స్ మెయిన్స్ రాసాను నేను ఇంటర్వ్యూ వరకు కూడా పోయినాను టూ టైమ్స్ ఇంటర్వ్యూ వరకు పోయినాను దాని తర్వాత క్లర్క్ జాబ్ జీరో పాయింట్ సెవెన్ పాయింట్స్తో మిస్ అయ్యింది సో అలాగా ట్వంటీ ట్వంటీ వరకు కంటిన్యూ అయింది ఇంక దాని తర్వాత కరోనా వచ్చింది సార్ ఇంక దాని తర్వాత నేను మరీ నేను కరోనా అయిన తర్వాత నేను ఆ ఇన్స్టిట్యూట్లోనే ట్యూటర్గా జాయిన్ అయ్యాను జా జాయిన్ అయ్యి ఇంకొక టూ ఇయర్స్ నేను అట్లే ప్రిపేర్ అయ్యాను కాకపోతే నాకు ఏవి రాలేదు దాని తర్వాత అందుకనే ఇంక నేను పోస్ట్ నేర్చుకుని ఐటి ఇమిడియట్ సిసి ప్లస్ ప్లస్ నేర్చుకుని నేను సాఫ్ట్వేర్ వైపు వెళ్ళి ఒక కంపెనీలో ఫోర్ మంత్స్ చేశాను ఆ ఫోర్ మంత్స్ చేసిన తర్వాత బయటకొచ్చేసాను సార్ దాని నుంచి ఇంక ఇలా సడన్గా వచ్చిన తర్వాత మీ యాడ్ చూశాను ఈరోజు మార్నింగ్ చూసి ఫోన్ చేశాను అంటే యాక్చువల్గా నేను ఎంబెడెడ్ సిసి ప్లస్ మీద ఒక కంపెనీ జాయిన్ అయ్యాను సార్ అది డిఆర్డిఓ కంపెనీ అది అంటే మ మ మాది పేరోల్ సార్ అవును సార్ మాది పేరోల్ కంపెనీ సార్ మేము మా కంపెనీ నుంచి డిఆర్డిఓ క్లైంట్ మాది సో దానికి డిప్లాయ్ అవ్వాలి మేము సో అది డిప్లాయ్ కాకముందే కొంచెం హార్డ్ డిస్కషన్ జరిగి మమ్మల్ని ఫోర్ మంత్స్కే రిజైన్ చేయమన్నారు యాక్చువల్గా అది త్రీ ఇయర్స్ ప్రాజెక్ట్కి తీసుకున్నారు సార్ మమ్మల్ని త్రీ ఇయర్స్కి ప్రాజెక్ట్కి తీసుకుని వాళ్ళకి మా క్లైంట్కి క్లైంట్కి మా పేరోల్కి కొంచెం డిస్కషన్ జరిగేసరికి ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది అందువల్ల మేము ఫోర్ మంత్స్ తర్వాత జాయిన్ అయిన ఫోర్ మంత్స్ తర్వాత మేము పేపరు రి పేపర్ పెట్టేయండి అంటే రిజైన్ చేసి బయటకొచ్చేశాం నాకు సిక్స్ పాయింట్ ఫైవ్ ఎల్పిఏ వచ్చేది సార్ పర్ యానం అవును సార్ అంటే పర్ మంత్ ఫిఫ్టీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నాకు టెక్ హోమ్ వచ్చేది సార్ ఓకే సార్ మార్కెటింగ్ అంటే అది డీటెయిల్స్ చెప్పగలరా సార్ అది ఎలా ఉంటుంది ఏంటి అది మార్కెటింగ్ ప్రోడక్ట్ అంటే ఇ ఎలా సార్ ఏంటి ఎగ్జాట్గా

ఓకే ఓకే ఓకే

సరే సార్ ఓకే

ఓకే త్రీ పాయింట్ ఫైవా సార్ పర్ యానము అంటే మనకి టెక్ హోమ్ ఎంతొస్తుంది సార్ పర్ మంత్ ఓకే పి పిఎఫ్ కూడా ప్రొవైడ్ చేస్తారా సార్ ఓకే అది ఎంతా సార్ డిడెక్షన్స్ ఎలా ఉంటాయి పిఎఫ్వి ఓకే అంటే పిఎఫ్ అంతా పోను మనకి ట్వంటీ ఫైవ్ అలా వస్తుందా సార్ అంటే ఇప్పుడు మీరు ఇందాక వీక్లీ వన్స్ వెళ్ళి సర వేరే అంటే ఎక్కడ అంటే అవుట్ ఆఫ్ స్టేషన్ అంటే దూరం వెళ్ళాల్సిందా అంటే లైక్ అంటే దగ్గర సి దగ్గర ఊర్లు ఉంటాయా ఎలా సార్ అవి ఓకే అంటే అక్కడికే ఓకే ఓకే చెప్పండి సార్ ఓకే ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే ట్రైనింగ్ ఇస్తారా సార్ ఎన్ని రోజులు ఇస్తారు సార్ మీరు ట్రైనింగ్ టూ వీక్స్ ఓకే ఓకే టూ వీక్స్ ట్రైనింగ్ ఇస్తారా ఓకే ఓకే దీంట్లో ఏమైనా ప్రొబేషన్ పీరియడ్ అలాంటిదేమైనా ఉంటుందా సార్ ఓకే ఆంరోల్ చేస్తారా సార్ దాని తర్వాత ఏమైనా ఓకే ఓకే ఎట్ల్ ఓకే ఓకే ఓకే ఓకే ఓకే అంటే ఇంక మెయిన్గా దీంట్లో ట్రావెలింగ్ ఉంటుంది అంటే ట్రావెలింగ్ ఉంటుంది వెళ్ళిన చోట మనము క్లైంట్స్కి డిస్ట్రిబ్యూటర్స్కి కాని వాళ్ళకి ప్రొడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చెయ్యాలి అంటారు అంతేనా ఓకే ఓకే సార్

అవును సార్ నాకు టెక్ హోమ్ అదే సార్ ఇందాక చెప్పాను కదా సార్ ఫిఫ్టీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నాకు టెక్ హోమ్ వచ్చేది ఓకే ఏమేమి తేవాలి సార్ ఓకే సార్ ఓకే సార్ అవునవును సార్ అంటే ఎక్స్పీరియన్స్ రిలీవింగ్ పేస్లిప్స్ అవన్నీ కావాలా ఓకే సార్ ఓకే సార్ ఓకే ఓకే సార్ ఓకే సార్ ఇంక అందుకని చాలా క్రిటికల్గా ఉంది సార్ ఐటి సైడ్ అందుకని ఇప్పుడు ఏదో ఇది కొంచెం బాగానే అనిపిచ్చింది అందుకని నేను కాల్ చేశాను ఓకే ఓకే ఓకే సార్ అంటే ఏమైనా ఎక్స్ప్యాన్షన్ ప్లాన్ చేస్తున్నారా సార్ మీరు అంటే ఇప్పుడు మీ మీ బేసస్ ఓన్లీ విత్ఇన్ ద కంట్రీలోనే ఉన్నాయంటున్నారు కదా అవుట్ ఆఫ్ ద ఓకే అంటే అవు అంటే ఫారెన్ కంట్రీస్లో కూడా మీ బిజినెస్ పాయింట్స్ని ఎగ్జ్ ఎస్టాబ్లిష్ చేసాక ఓకే ఓకే ఏమైనా ఐ మీన్ ఆందోళనైన తర్వాత మన అంటే మన వర్క్ బాగుంటే ఐ మీన్ పంపించే ఛాన్స్లేమైనా ఉంటాయా సార్ ఓకే ఓకే సార్ జాయినింగ్ బోనస్ ఏమైనా ఉంటుందా సార్ ఓకే ఓకే ఓకే ఓకే సార్ ఇప్పుడు ఎప్పుడు రమ్మంటారు సార్ ఆఫీస్ దగ్గరకి అ అదే అడ్రస్ కదా సార్ ఇప్పుడు మన పేపర్లో ఇచ్చిన అడ్రసే కదా ఓకే ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఓ ఓకే సార్ థ్యాంక్ యూ సార్